నా జీవితంలో ఎక్కువగా విలువైన విషయాలు

ప్రేమ అనేది ఒక వ్యక్తి మరో వ్యక్తికి వ్యక్తిపై అనుభూతి చెబుతూ బలమైన భావోద్వేగ సంబంధం ఇది భావోద్వేగాలు ఆలోచనలు మరియు ప్రవర్తన సమితి ప్రేమ మనకు భద్రత ఆధారం మరియు సంతృప్తిని అందిస్తుంది కుటుంబం కుటుంబం అనేది బంధుత్వం ద్వారా ఒకరితో ఒకరు సంబంధం ఉన్న వ్యక్తులు అందరూ తల్లిదండ్రులు పిల్లలు సోదరులు మరియు మరొక రకమైన రక్తసంబంధం లేదా వివాహం ద్వారా సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ఉన్నారు కుటుంబం మనకు మద్దతు ప్రేమ మరియు భద్రతను ఎప్పుడు ఇస్తుంది స్నేహితులు స్నేహితులనేది మన సామాజిక జీవితంలో ముఖ్యమైన భాగం వారు మనకు మద్దతు అర్థం మరియు వినడానికి చెవిని అందిస్తారు స్నేహితులు మనను సరదాగా ఉండడానికి మరియు మన జీవితాలను సంపన్నం చేయడానికి సహాయపడతారు ఆరోగ్యం ఆరోగ్యం మన జీవితాల్లో ఒక ముఖ్యమైన అంశం ఇది మనం బాగా భావించడానికి మరియు మన జీవితాలు పూర్తిగా సంతోషంగా ఆనందంగా అనుభవించడానికి అనుమతిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో మన జీవితాంలో ఉన్న కష్టాలని శ్రమని అలాగే ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని గుర్తించడం కూడా అంతే అవసరం సంతోషం సంతోషం అనేది మన జీవితాల్లో మనం అనుభూతి చెందాలనుకునే ఏదైనా అది మనకి సంతోషాన్నిస్తుంది ఇది ఒక క్షణిక భావోద్వేగం లేదా దీర్ఘకాలిక స్థితి కావచ్చు సంతోషాన్ని కనుగొనడం ద్వారా మన జీవితాలను సంపన్నం చేయగలం మరియు మనం ఎక్కువ ఆనందంతో ఉండగలం ఇవి నా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయాలు వీటికన్నా ఎక్కువ విలువిస్తాను